కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది కృష్ణాలో నీటి ప్రవాహం సెకన్లు రెండు రెండు ఒకటి మూడు నీటి ప్రవాహం పారగా ఇది దేశంలోకెల్లా నలుగవ పెద్ద నది తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు పడమటి కనుమలలో మహారాష్ట్రలోని ఉత్తరంగా మహాదేవ్ పర్వతం శ్రేణిలు సముద్ర మట్టాన్ని ఒకటి మూడు మూడు ఏడు మీటర్ల ఎత్తున చిన్నధారగా కృష్ణా నది జన్మిస్తుంది ఆపై అనేక ఉపనదులు కలుపుకుంటూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటి నాలుగు సున్నా సున్నా కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని హంసల దేవి వద్ద బంగాళదేశంలోని కలుస్తుంది కృష్ణా నది స్థానం హంసలదీవి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ దాని యొక్క ప్రయాణం దీప కల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణా ఇరవై తొమ్మిదవ ఉపనదులలో తనలో కలుపుకుంటుంది పుట్టిన మహాబలేేశ్వర్ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కోల్పోయిన నదిని తనలో కలుపుకుంటుంది తరువాత వరణ పచంగా కలుపుతుంది మహారాష్ట్ర నది మూడు వందల ఆరు కిలోమీటర్లు ప్రవాహించగా బెల్లం జిల్లా అనకాపూర్ గ్రామం వద్ద కర్ణాటక జిల్లాలోనే ప్రవహిస్తుంది పడమట నుండి కనుమలు దాటక జన్మస్థానం నుండి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కర్ణాటకాలో గంటప్రభ మాలప్రభ నదులల్లో కృష్ణా నదుల్లో కలుస్తాయి తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశించే ముందు భీమా నది కలుస్తుంది కర్ణాటకలో నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ప్రవహించి రాయచూర్ జిల్లా దేవసుగురు గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడుకోలు పలికి మహబూబ్నగర్ జిల్లా తాంగండి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది తరువాత అలంపూర్ దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది తర్వాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణిలోని లోతైన లోయల్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడే శ్రీశైలం నాగార్జున సాగర్ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్వహింపబడతాయి ఇక్కడ నుండి చిన్న చిన్న ఉపనదులు తీటి మూసి పాలేరు మున్నేరు వంటివి కలుస్తాయి విజయవాడవద్ద బ్రిటిష్ వారి కాలంలో నిర్వహింపబడిన ప్రకాశం బ్యారేజ్ని దాటి డైల్డా ప్రాంతంలో ప్రవేశిస్తుంది విజయవాడ వద్ద ఈ నది ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది మీటర్ల వెడల్పుతో విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తుంది ఆ తరువాత దివసీమలోని హంసర దేవ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా నది తీరాణ ఉన్న పుణ్యక్షేత్రాలు కృష్ణా నదికి భారతదేశంలో ఇతర నదుల వలనే పారస్థిక పారిస్థితి ఉంది ఎన్నో పుణ్యక్షేత్రాలు నది పొడుగున వెలుస్తాయి వీటిలో ప్రముఖమైనది శ్రీశైలం అలంపూర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం అమరావతి మోపిదేవి ప్రకాశం బ్యారేజ్ సీతానగరం నుండి ఉండవల్లి కరకట్ట కరకట్ట మీదుగా వైకుఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణా నది తీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పుతారు సీతానగరంలో శ్రీ మద్ వీరాంజనేయ సమేత కొండన్ కోదండ రామస్వామి ఆలయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయుద్రేకార విస్త్రీకరణ శ్రీ జీయర్ స్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఆరవ తేదీన రామకృష్ణ మిషన్ ఇక్కడే ఏర్పాటు చేశారు ప్రాజెక్టులు కృష్ణా నదికి ప్రవహించే రాష్ట్రాలు మూడు కూడా వికృతంగా సాగునీటి విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించారు వీటిలో ముఖ్యమైనవి కర్ణాటక నారాయణపూర్ ప్రాజెక్ట్ తుంగభద్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్